సహజంగా మేము చూస్తున్నటువంటి దాంట్లో ఒక గిన్నెలబండి నాలుగుచక్రాల బండి మీద చిన్నచిన్నగా దువ్వెన్నల్లాంటివి అద్దాలు ఈ ఆడవారికి సంబంధించిన ఆభరణాలు చెవులు కమ్మల్లాంటివి అలాగే ఒక అది కూడా ఒక చిన్న వ్యాపారంగా నడిపిస్తున్నటువంటి సందర్భాలు అలాగే మరీ ముఖ్యంగా వీధిలో ఉన్నటువంటి చిన్న కిరాణా కొట్టులాంటివి అలాగే

రకమైన మన ఏంటి కూరగాయలు అంటే పళ్ళలాంటివి అంటే అది కూడా ఒక వేప అది కూడా ఒక వ్యాపారంగానే ఏసుకోవచ్చు పల్లెలల్లో వెళ్ళి వీధివీధిలో అమ్ముకోవడం అలాంటివి కూడా ఒక వృత్తిగానే ఎంచుకునే వాళ్ళము ఆ ముఖ్యంగా మళ్ళీ సీ మా చెప్పుల దుకాణము ఒక చిన్న చెప్పుల్లాంటివి అది కూడా ఒక

ఒక సా చిన్న